రోజంతటిలో నీరు అనేది మనిషికి ఎంతో ఉపయోగపడుతుంది ఎంతో అవసరం మనిషి ప్రతిరోజు మ్యాక్సిమమ్ అంటే సిక్స్ లీటర్స్ వరకు నీళ్లు అనేదాన్ని శరీరానికి తీసుకోవాలి ఇంకా రోజంతటిలో మనకి నీరు అవసరమయ్యేది అన్నం తినేటప్పుడు తిన్న తరువాత ఖచ్చితంగా నీరు అనేది అవసరం అవుతుంది అలాగే మనము ఎక్కువసేపు పరిగెత్తినప్పుడు లేకపోతే ఎక్కువ ఆయాసపడినప్పుడు అలాంటి టైమ్ లో నీళ్ళు అనే అనేది మనకు అవసరమవుతుంది మరి ఎక్కువ పరిగెడుతున్నప్పుడు ఎక్కువ ఆట్లాడినప్పుడు ఎక్కువ బాడీ అనేది మన శరీరం అనేది ఎక్కువగా అలసిపోయినప్పుడు నీరు అనేది చాలా అవసరం అవుతుంది ఇంకా నీరు అంటే మన నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రతివాటికి నీరు అనేది చాలా అవసరం మనిషి మనిషికి త్రాగడానికి స్నానం చేసుకోవడానికి బట్టలు ఉతుక్కోవడానికి ఇలా చాలా వాటికి ప్రతి ఒక్కదానికి నీరు అనేది అవసరం ఆహారం చేసుకోవడం నుంచి ప్రతి ఒక్కటి మనిషి నిద్ర లేచినప్పుడు నుంచి పడుకునే వరకు నీరు అనేది మనిషికి చాలా ఉపయోగపడుతుంది మనిషి చాలా అవసరం అలాగే ఇంకా జంతువులు పక్షులు ప్రతి ఒక్క వాటికి అన్నిటికి కూడాను నీరు అనేది ఎంతో అవసరం అవుతుంది ఇంకా ఎక్కువగా మనిషి మనిషి జీవితంలో ఎక్కువ నీరు అనేది అవసరమవుతుంది ప్రతి ఒక్కరికి నీరు ప్రతి ప్రతి మనిషికి మ్యాక్సిమమ్ ఆరు నీ ఆరు లీటర్ల వరకు నీరు అనేది ప్రతి ఒక్క మనిషి శరీరానికి అవసరమవుతుంది తాగడానికి మాత్రమే ఇంకా అన్ని పనులు చేసుకోవడానికి ఎంతో నీరు అనేదాన్ని చాలా ఉపయోగపడుతుంది